భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ల్యాండ్మార్కులు పర్యాటక ఆకర్షణలు జిమ్ నేషనల్ పార్క్ నాగార్జునసాగర్ డ్యామ్ తిరుమల తిరుపతి దేవస్థానం అయోధ్య రామాలయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ హుస్సేన్ సాగర్ డ్యామ్ ఆగ్రా ఫోర్ట్ తాజ్ మహల్ గోల్డెన్ టెంపుల్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ ఛార్మినార్ వేయి స్తంభాల గుడి వరంగల్ మైసూర్ ప్యాలెస్ కర్ణాటక గేట్వే ఆఫ్ ఇండియా అజంతా ఎల్లోరా కేవ్స్ లో లేక్ ప్యాలెస్ అలిపి బ్యాక్ వాటర్ ఇవి భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ల్యాండ్మార్కులు పర్యాటక ఆకర్షణలు భారతదేశంలోని హైదరాబాదులో ఉన్న ఛార్మినార్ని నేను చూశాను ఛార్మినార్ అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఛార్మినార్ ఒకటి ఇది హైదరాబాద్లో పాతబస్తీలో ఉంది నాలుగు వందల ముప్పై ఒక సంవత్సరాలకు పైగా నిర్మించారు పై అంతస్తులో మసీదులో ఒక చారిత్రాత్మక ప్రదేశంగా ఉంటుంది ఈ ఛార్మినార్ను కులీ కుతుబ్ షా పదిహేను వందల తొంభై ఒక సంవత్సరంలో నిర్మించారు ఒక ప్రాన్ ప్రాణాంతకమైన వ్యాధి కలరా విస్తు విస్తృతంగా వ్యాపించడంతో దాన్ని అంత చేయ అంతం చేయడాన్ని ఛార్మినార్ నిర్మించడం జరిగింది ఇక వేయి స్తంభాల గుడి కూడా చూశాను వేయి స్తంభాల గుడి తెలంగాణలోని చారిత్రాత్మక దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ఒక రుద్రదేవుని చా చాళుక్యులు శైలిలో నిర్మించబడింది వెయ్యి స్తంభాల గుడి వరంగల్లో ఉంది ఇందులో శివుడు విష్ణువు సూర్యదేవులు ఉంటారు